హలో నమస్తే అండి

వర్షాలు ఎక్కువ అవునా అదే అండి ఇప్పుడు చాలా ఫీవర్స్ అంతా వస్తుంది కదా ఎక్కువుగా వ్యాపిస్తూవున్నాయి జ్వరాలు దాని వల్ల కొంచెం భయంగా ఉందండి ఇద్దరు కిడ్సు ఉన్నారు నాకు చిన్న పిల్లలు సో వాళ్ళకి వాళ్ళ వల్ల ఆలోచిస్తున్నానండి నేను వచ్చేదానికి అదే అండి టూరిస్ట్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఫేమస్గా అదంతా మేము చూడాలనుకుంటా ఉన్నాము ఏ నెలైతే మంచిది అని మీరు వాతావరణం ఏ నెలైతే ఇప్పుడు పర్లేదన్నట్లైతే మేము ఇంకో పది రోజుల్లో బయలుదేరుతాము తమిళనాడు నుంచి లేదు అన్నట్లైతే మీరు వద్దు ఇప్పుడు వెదర్ బాగాలేదు అన్నట్లైతే వచ్చే నెల అట్లా బయలుదేరుతామండి అయితే ఇబ్బందైతే ఏం లేదు కదండి అదే అండి ఇంకా ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయండి చిత్తూరులో చూడాలి అనట్లైతె ఎక్కువ వెదర్ కండిషన్కి ఎఫెక్ట్ కాకుండా వుండే స్థలాలు అదే అండి కొన్ని అవునా అదే అండి కొన్ని గుడిలు తర్వాత ఏదన్నా మధ్యమధ్యలో చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళకి ఆటలాడే విధంగా ఏదైనా కొన్ని ప్లేసెస్ చూపిస్తే మంచిది అనుకుంటా ఉన్నాను అదే అండి మాదంతా ఆంధ్రానే కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత తమిళనాడు వెళ్ళాను దానివల్ల అండి ఆ సరే అండి ఈ మంత్ లోపల వచ్చేకి ట్రై చేస్తామండి మేము థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సరే అండి